మా ప్రాంతంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు అనారోగ్యం బాగాలేకపోతే జ్వరం వచ్చింది ఆ జ్వరం కోసము హాస్పిటల్లో చూపించుకోవాలని నేను బయలుదేరా అక్కడికి వెళ్తే దాదాపు ఒక టోకెన్ కోసం ఇరవై మంది రోగులు క్యూలో నిలబడ్డారు నేను వారి క్యూలో నిలబడుకున్న నా కాళ్లు చేతులు విపరీతమైన నొప్పి తలనొప్పి తల భారం జలుబు నావల్ల నిలబడిన కాలేదు ఎంతో సవాలతో కూడుకునింది కోపం ఆక్రోషం వచ్చింది ఆస్పల్ల హాస్పిటల్ యాజమాన్యం మీద ఏంటి ఒక రోగులు క్యూలో నిలబడితే వాళ్ళు ఏమో నిలబడతారా ఇది ఏమి పద్ధతి టోకెన్లు ఇవ్వడం అంతా ఇదే ఎంత సింపుల్గా మూవ్ చేసుకోవచ్చు ఎన్ని రకాల ఈ యొక్క టెక్నాలజీలో ఇంకా వీళ్ళు వెనకబడి ఉండారని ఒక కోపం ఒక ఉద్రేగం నాలో కలుగుతూ వచ్చింది నేను వాటన్నిటిని సహించుకొని నాకది ఒక సవాల్గా అని అనిపించింది ఆ క్యూలో నిలబడుతూ వచ్చిన అది వెళ్ళంగా వెళ్ళంగా నేను ఎంతో కష్టపడ్డా అక్కడికి వెళ్లి టోకెన్ తీసుకుని మళ్ల తిరిగి డాక్టర్ దగ్గరికి చూపించుకోవాలంటే ఆడ ఒక క్యూలో ఉన్నారు ఆడ చైర్స్ లేదు నిలబడుక్కునే వెళ్ళాలి ఎంతో కష్టం నాకు ఒక సవాలు అనిపించింది ఈ సిస్టమ్స్ ఏంటి ఇది ఈ పరిస్థితులు ఎలా దీన్ని బాగు చేయడం కుదరదా నాకైతే ఎంతో కోపంతో వచ్చింది దీన్ని ఎన్ని న్యూస్లో వేసిన ప్రయోజనం లేదు మా యొక్క క్రమశిక్షణలు మన యొక్క అలవాట్లు పద్ధతులు ఇలా ఉన్నాయి ఇదంతా మార్చాలంటే మంచి రాజకీయ నాయకుడు కావాలి